నేను ఇంట్లో వంట చేస్తు ఉంటే మా అమ్మ చాలా ప్రోత్సహించేది ఏదైనా తప్పు చేస్తే మిస్టేక్ చేస్తే ఆ వంట కుదరకపోతే అలా కాదు ఇలా అని దగ్గర ఉండి మరి చేయించేది ఉప్పు కారం ఏవి ఎంత వేయాలి ఎంతమందికి ఎంత వంట చేయాలి అనేది మా అమ్మ పక్కనుండి నన్ను చాలా ప్రోత్సహించింది చాలాసార్లు మొదట్లో చేసిన వంటలు కుదర కుదరలేదు ఒకసారి ఉప్పు తక్కువ కావడం కారం ఎక్కువ కావడం ఎంతమందికి ఎంత వంట చేయాలి అనేది కూడా నాకు తెలిసేది కాదు దానికి మా అమ్మ నా పక్కన ఉండి నా చేయి పట్టుకుని మరి నాకు చేయించింది వంట చేయడం